ఆటలు మనుషులకి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి ప్రతిరోజు ఆడుకోవడం మంచిది కొత్త స్నేహితులతో కలిసి ఆడుకోవడం మంచి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది అన్నిటికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది మానసిక ఉల్లాసంగా ఒత్తిడికి గురవ్వకుండా ఉంటాము డైలీ పొద్దున్నే లేవగానే ఏదో ఒక ఆట ఆడుతూ ఉండాలి మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు చాలా ఉత్సహంగా ఆహ్లాదకరంగా పని చేస్తూ ఉంటాడు ఇలా కొత్త స్నేహితులతో కలిసి ఆడుకోవడం మంచి అనుభూతినిస్తూ ఇస్తుంది